ఎల్ఐసి ఏజెంట్లము అండి మేము మాట్లాడుతున్నాము మీరేమైనా పాలసీ చెయ్యాలనుకుంటున్నారా మీకు సం మీ వయసెంతా యాభై మూడు సంవత్సరాలకైతే మీకు మంచి పాల్ మంచి పాలిసీలు ఉన్నాయండి జీవనానందు జీవనాభివృద్ధి రకరకాల పాలిసీలు ఉన్నాయి మీకు ఏద ఒక పాలసీ అయితే పదహారు సంవత్సరాలు చెయ్యాలి కట్టాలి ఆరు నెల్లకొకసా సంవత్సరానికొకసారి కట్టుకోవచ్చు ఆరు నెల్లకి కట్టుకోవచ్చు మూడు నెల్లకి కట్టుకోవచ్చు పదహారు సంవత్సరాలు కట్టాలి పదహారు సంవత్సరాలు కట్టాలి పదహారు సంవత్సరాలు పూర్తి అయిపోయిన తరువాత లైఫ్లాంగ్ ఇన్సురెన్స్ ఉంటుంది మీది ఎన్ని లక్షలైతే చేసుకుంటారో పది లక్షలు చేస్తే పది లక్షలు లైఫ్లాంగు ఇన్సురెన్స్ ఉంటుంది జీవనానంద్ పాలసీ అంటారు ఇదొక రకం అనమాట జీవన్ ఉమంగ్ పాలసీ అని ఇంకొకటుంటుంది జీవన్ ఉమంగ్ ఈ పాలసీకి వచ్చేటప్పటికి పదహారు సంవత్సరాలు కట్టాలి మీరు పది లక్షలు పాలిసీ చేసుకుంటే సంవత్సరానికి యాభై వేలు దాకా పడుతుంది సంవత్సరానికే ఆరు నెల్లకైనా కట్టుకోవచ్చు సంవత్సరానికి యాభై వేలు దాక పడుతుంది సుమారుగా వయసును బట్టి పదహారు సంవత్సరాలు కట్టాలి ఇరవై ఒక్క సంవత్సరం దగ్గర నుంచి ఆగి ఐదేళ్ళు ఆగాలి ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి మీకు ప్రతి నెలా మీ యాభై వేలు అకౌంట్లో పడతూనే ఉంటాయి అప్పుడు కావ్ పదహారు సంవత్సరాలు మనం డబ్బులు తీసుకోకుండుంటే కావాలం పదహారు సంవత్సరాలకివ్వరు ఇరవై ఒకటవ సంవత్సరానికిస్తారు ఇరవై ఒకటవ సంవత్సరం తరువాత మనం డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు లే లేదు తీసుకోవచ్చు దాన్ని అలాగే పోగుచేస్తే ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో యాభై వేలు రూపాయలు రే పడతూ ఉంటాయి మీరా యాభై వేలు వాడుకోవచ్చు మన ఉన్న బ్యాలెన్స్ అమౌంటు కూడా పెరుగుతూ ఉంటుంది

బ్యాలెన్స్ అమౌంట్ కూడా మీకు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అది వంద సంవత్సరాల పాలసీ మీకు ఏ సంవత్సరం కావాలంటే ఆ సంవత్సరం తీసుకోవచ్చు మొత్తం అమౌంట్ తీసేసుకోవచ్చు సరే

ఓకే అండి ఉంటాము